హలో మొబైల్ షాపా అండి మాకు ఇలా వన్ప్లస్ టెన్ ప్రో ఫైవ్ జి మొబైల్ కావాలండి కాస్ట్ ఎంత ఉంది అవునా సిక్స్టీ సెవెన్ అంటే ఓ ఓకే అది అవును దానికి ఏజ్ ఎంత ఉంటుందండి అంటే మినిమమ్ ఏజ్ ఎంత ఉండాలి ఈఎంఐకి అవునా ఎన్ని కలర్స్ ఉన్నాయండి అందులో అవునా అండి మేము మా ఓన్ కలర్ వేపించుకోవచ్చా ఫోన్ మీద అంటే మాకు నచ్చిన కలర్ అవునా గేమింగ్కి ఫోన్ ఓకేనా అండి కొంచెం దాని ఫీచర్స్ చెప్తారా ఎయిటీ వాట్స్ అండి ఛార్జ్ అవునా అండి ఛార్జ్ ఎంత ఎన్ని వాట్స్ అవునా అండి మీ వారెంటీ అండి అవునా ఇప్పుడు సపోజ్ మాకు ఒక సిక్స్ మంత్స్లో డ్యామేజ్ అయ్యింది మీరు మళ్ళీ రికవరీ చేస్తారా దాన్ని ప్రైజ్ చెప్తారా అండి ఒకసారి ఓకే ఓకే అండి నేను మీ షాప్కి విసిట్ అవుతానండి సరే అండి మీ షాప్కి విసిట్ అవుతాను ఓకే థ్యాంక్ యూ అండి